తూర్పుగోదావరి జిల్లా అనేది ఆంధ్రప్రదేశ్లోనే ఒక జిల్లా ఇది ఒక వ్యవసాయ జిల్లా మరియు దాని ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులు ఏమిటంటే వరి పొట్లకాయలు వంకాయలు బెండకాయలు మినుములు పెసలు మొక్కజొన్న మరియు నూనె గింజలు పంటలేమిటంటే తూర్పుగోదావరి జిల్లాలో వరి యొక్క అత్యధిక ఉత్పత్తి ఉంటుంది ఇది జిల్లాలోని మొత్తం వ్యవసాయ భూమిలో దాదాపు నలభై శాతం భాగాన్ని ఆక్రమిస్తుంది జిల్లాలోని ఇతర ప్రధాన పంటలు ఏమిటంటే పొట్లకాయలు వంకాయలు బెండకాయలు మినుములు పెసలు మొక్కజొన్న మరియు నూనె గింజలు పశుసంపద ఏమిటంటే తూర్పుగోదావరి జిల్లాలో పశుసంపద కూడా ఒక ముఖ్యమైన వ్యవసాయ రంగం జిల్లాలో దాదాపు ఒకటి పాయింట్ ఐదు మిలియన్ల పశువులు రెండు మిలియన్ల మేకలు ఒక మిలియన్ల గొర్రెలు మరియు ఒక మిలియన్ల పక్షులు ఉన్నాయి నీటిపారుదల ఏమిటంటే తూర్పుగోదావరి జిల్లాలో వ్యవసాయానికి నీటిపారుదల ఒక ముఖ్యమైన అంశం జిల్లాలో దాదాపు మూడు లక్షల ఎకరాలకు నీటి పారుదల సౌకర్యాలు ఉన్నాయి ఈ నీటిపారుదల సౌకర్యాలలో కాలువలు చెరువులు మరియు బావులు ఉన్నాయి సాంకేతికత ఏమిటంటే తూర్పుగోదావరి జిల్లాలో వ్యవసాయంలో సాంకేతికత యొక్క ఉపయోగం పెరుగుతు ఉంది జిల్లాలోని రైతులు ఇప్పుడు సాంకేతిక పద్ధతులను ఉపయోగించి మరియు ఉత్పాదకతను పొందుతున్నారు ఈ సాంకేతిక పద్ధతులలో విత్తనం ఎరువులు పంట పరిరక్షణ మరియు పంట కోతలో సాంకేతికత ఉపయోగించడం ఉన్నాయి

జిల్లాలోని పశువులు మేకలు మరియు గొర్రెల నుండి ఉత్పత్తి చేసే పాల ఉత్పత్తులు ప్రసిద్ధి చెందుతాయి జిల్లాలోని పక్షుల నుండి ఉత్పత్తి చేసే గుడ్లు మాంసం మరియు ఇతర ఉత్పత్తులు కూడా ప్రసిద్ధి చెందాయి సంకిష్టంగా తూర్పుగోదావరి జిల్లా ఒక వ్యవసాయ జిల్లా మరియు దాని ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులు వరి పొట్లకాయలు వంకాయలు బెండకాయలు